నమస్కారం నేను జోత్స్న నాకు ఈ ప్రాంతంలో మీ రెస్టారెంట్ గురించి బాగా తెలుసు నేను ఈ రెస్టారెంట్ నుండి ఫుడ్ని ఆర్డర్ చేస్తున్నాను మా చిరునామా వన్ డ్యాష్ త్రీ డ్యాష్ ట్వెంటీ టూ ఒకటి డ్యాష్ రెండు డ్యాష్ రెండు రెండు బై ఒకటి రా రాముల వారి గుడి దగ్గర వరంగల్ ఈ ప్రాంతానికి దయచేసి మీ ఆర్డర్ను ఇవ్వవలసిందిగా కోరుతున్నాము